ఆ నమస్తే అండి మా మావిడి పళ్ళు మావిడికాయలు కావాలండి ఆ ఏమేం ఉన్నాయండి మావిడికాయలు మాకు పచ్చడి కాయలు వద్దండి తిండానికి కావాలి ఏది బాగుంటుంది అండి తిండానికి అయితే బంగినపల్లి ఇవ్వండి ఒక కేజీ

అరటి పళ్ళు కావాలండి అరటి పళ్ళు ఏమైనా రకాలు ఉన్నాయాండి పెద్దవి ఇచ్చేయండి ఒక కేజీ ఇంకా కమలా కాయలు కూడా కావాలండి

అవి కూడా ఒక కేజీ కావాలండి బొప్పాయి కాయలు కావాలండి ఆ బొబ్బ ఒకటి ఆ ఒకటి చాలండి తియ్యగానే ఉంటాయాండి బొప్పాయి కాయలు సరేనండి అదే అది ఒక కేజీ ఇవ్వండి బనావ్య ఉందండి అవునండి అది అవి కూడా కేజి ఇవ్వండి ఆ చాలండి వీటి అంతకి ఎంత రేట్ అయిందో ఇవ్వండి అన్ని సంచులా అన్ని సరేనండి ఇంకా

ఆ మొత్తం ఎంత అయ్యిందండి మొత్తం చెప్పండి అన్ని ఫ్రెష్గానే ఉన్నాయాండి సరేనండీ ఇదిగో ఆరు వందలు యాభై తీసుకుని అవి ఇచ్చెయ్యండి ఇంకేం వద్దండీ సరిపోతాయి